నమస్కారం చెప్పండి ఏ ఇయర్ మీరు ఫోర్త్ ఇయరా ఎట్లాంటి టైపు బుక్స్ కావాలి మీకు ఏ టైపు లాంగ్వేజా ఆ ఉన్నాయ్ ఉన్నాయ్ ఉన్నాయ్ ఆ ఉంది సి ప్లస్ ప్లస్ ఉంది జావాా ఉంది అన్నీ ఉన్నాయ్ అన్నీ అవైలబుల్ ఉన్నాయ్ లైబ్రరీలో మినిమమ్ ఒక టెన్ డేస్ ఉంటుంది వన్ ఆ టెన్ డేస్ లోపలో మీరు రిటర్న్ చేసేసి సైన్ పెట్టాలి రిజిస్టార్లో

ప్రతి ప్రతి ఒక్కరిది ఉండాలి ఏంటండీ ఫైన్ వాా ఫైన్ పెడతాం మీ మీదా మీరు మొత్తంకి బుక్కు పోతే బాాలేదు సార్ ఫైవ్ హండ్రెడ్ పైన అలా పడుతుంది లేకపోతే మీ సబ్మిషన్లో లేట్ చేస్తే ఒక టూ త్రీ టూ త్రీ డేస్ వెయిట్ చేసి మినిమం రోజుకి రెండు రూపాయలు మూడు రూపాయలు పడుతుంది కంప్యూటర్కి సంబంధించినందయితే సిఈసి ఉంది జావా ఉంది మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దానిమీద తీసుకొని చదివితే సరిపోతుంది ఓకే తమ్ముడు ఓకే